అలా ఇలాంటి ముక్కలనేంలేదు నాకు మొక్కలు పెంచడం ఇష్టం అంటే చాలా వరకు ఎందుకంటే మనకు మంచి ఆక్సిజన్ దొరుకుద్ది మన హెల్త్ అంటే మంచి గాలి వస్తుంది మన ఇంటి చుట్టూ కొంచం పూల మొక్కలు పెంచడం వల్ల మంచి స్మెల్ వస్తుంది నాకు గులాబీ మొక్కలు అండ్ చామంతి మొక్కలు మరి కూరగాయల్లోకొస్తే బెండకాయ కాకరకాయ చిక్కుడుకాయ పండ్ల విషయానికొస్తే ఆబ్విఎస్లీ మ్యాంగో అండ్ జామకాయలు ఇవి ఇష్టం ఎందుకంటే పూల మొక్కలు విషయానికొస్తే గులాబీ మల్లె చామంతి గులాబీ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పువ్వు మల్లెమొగ్గలనేది చాలా సుగంధం మంచి వాసన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ ఇంకా చామంతి విషయానికొస్తే ఎవరినైనా ఈజీగా తన వైపు తిప్పుకునే అంత అందంగుంటుంది ఆ పువ్వు అందుకు ఈ మూడు పూలు అంటే ఇష్టం ఇంకా ఫ్రూట్ మ్యాంగో గువ్వా జామకాయలంటే మ్యాంగో అనేది అందరికీ తెలిసిందే ఎంత స్వీట్ ఫ్రూటో ఎంత బాగుంటుందో తినడానికి మళ్ళీ స్పెసిఫిక్గా అది సమ్మర్లో తప్ప మనకు ఎప్పుడు అంటే ఏ సీజన్లో దొరకదు కాబట్టి అది సీజనల్గా తినే ఫ్రూట్ కాబట్టి మనకు అది ఇష్టం అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా జామకాయ ఎందుకిష్టమంటే అది అందులో చాలా హెల్తీ హెల్త్ చాలా హెల్తీ అది మళ్ళీ ఎట్లా అంటే అది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కాబట్టి మనం డైట్ ఫాలో అవ్వగానే దేనికైనా అది చాలా మంచిది ఇంకా కూరగాయల విషయానికొస్తే బెండకాయ తింటే చాలా మంచిది ఆర్గానిక్ అది చిక్కుడుకాయ కాకరకాయ కూడా హెల్త్కి మంచిది మళ్ళీ అది చాలా టేస్టీగా ఉండే కూరగాయలు కాబట్టి నాకు అవి పెంచడం అంటే చాలా ఇష్టం ఏదైనా ఇప్పుడు ఫస్ట్ మనం హెల్త్ గురించి మన సరౌండింగ్స్ వాటి గురించి చూసుకుంటాం కాబట్టి అందులో ఇట్లాంటివి పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి మన ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కాబట్టి దానికోసం అని ఇట్లాంటి పెంచితే మనల్ని మనం కాపాడుకుంటాం కాబట్టి